నేను కాలేజీలో డ్రాయింగును అధికారికంగా నేర్చుకోలేదు కానీ చిన్నతనం నుంచి చిత్రలేఖనంపై నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది విద్యార్థిగా ఉండగానే పుస్తకాల చివరి పేజీపై చిన్న చిన్న స్కెచ్లు వేయడం అలవాటు అయ్యింది కాలక్రమేణ ఆ ఆసక్తి మరింత పెరిగి వివిధ రకాల డ్రాయింగ్ టెక్నిక్స్ను అనుసరించడానికి ప్రేరేపించింది అయితే బహిరంగంగా ప్రత్యేకమైన కళాశాలల్లో చేరి నేర్చుకునే అవకాశం నాకు లభించలేదు కానీ ఆన్లైన్ మూలాలు స్పయంగా అభ్యాసం మరియు ఇతర కళాకారుల పనులను గమనించడం ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేశాను కళాకారులకు సహాయపడే మంచి కళాశాలలు లేదా కోర్సుల గురించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆర్టు విద్యకు ప్రాధాన్యం కలిగిన కొన్ని ప్రముఖ సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా రోడ్ ఐల్యాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ క్యాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ సవర్ణ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ లండన్స్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ వంటి సంస్థలు కళాకారులకు అత్యుత్తమ శిక్షణను అందిస్తాయి భారతదేశంలో సర్ జే జే స్కూల్ ఆఫ్ ఆర్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ వంటి విద్యాసంస్థలు ప్రఖ్యాతంగా ఉన్నాయి వీటితో పాటు ఆన్లైన్లో స్కిల్ షేర్ ఉడమి డొమెస్టికా కోర్సెరా వంటి ప్లాట్ఫార్మ్లు ఆసక్తి ఉన్నవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి నా ఆర్ట్ కెరీయర్కు సంబంధించి కొన్ని నిర్దిష్టమైన ఆశయాలు ఉన్నాయి నాకు ముఖ్యంగా డిజిటల్ ఆర్ట్ కాన్సెప్ట్ ఆర్ట్ మరియు క్యారెక్టర్ డిజైన్లపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంది భవిష్యత్తులో ఒక ప్రొఫెషనల్ ఇలస్ట్రేటర్గా లేదా కాన్సెప్ట్ ఆర్టిస్ట్గా పనిచేయాలని ఆశిస్తున్నాను